నమస్కారం అండి నేను ఇక్కడ ఈ దగ్గరలోనే ఆదిత్య కాలేజీ ఉంది కదండి దాంట్లో నుంచి ఫోన్ చేస్తున్నాను నేను అక్కడ కాలేజీలో స్పోర్ట్స్ క్లబ్లో మెంబెర్ని హెచ్ఓడిని